హలో నమస్తే సార్ మీరు ఉండేది తిరుపతిలోనేనా అలాగా చాలా మంచిది అయితే నాకు ఒక కొన్ని సందేహాలున్నాయి మీరు వాటిని సమాధానం చెప్పగలరా నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక పెద్ద సందేహం ఉంది గు సార్ అదే సార్ ఈ భారత దేశంలో చాలా ప్రసిద్ది చెందిన దేవాలయాలున్నాయి కానీ ఈ తిరుపతి దేవస్థానానికి ప్రపంచంలోనే ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది మరి ఈ కొండపైకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలున్నాయి అవి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటాయా ధన్యవాదాలు గురువు గారు